హలో ఎవరు చెప్పండి మేడం అవును మేము టూరు వెళ్ళాం మేడం తీర్థయాత్రలకు వెళ్ళాము అంటే ఒక వారం రోజులు లీవ్ తీసుకున్నాం మేడం అదే మొక్కుబడి ఉంటే మొక్కుబడి కోసం దేవుడి దగ్గరకెళ్ళాం అండి అంటే రిజర్వేషన్ చేయిస్తున్న ఆ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ చేసాం మేడం అది అయిపోయింది అని వెళ్ళిపోయాం మేడం రిజర్వేషన్ అవ్వదు అనుకుంటే అయిపోయింది మేడం మరి మొక్కుబళ్ళు ఉంచితే మళ్ళీ పిల్లలకి ఏమన్నా ఎఫెక్ట్ కొడతుంది కదా మేడం అందుకే మరి అంటే వెళ్ళాలి మొక్కుబడి ఎప్పుడైనా తీర్చాలి కదా సమ్మర్లో అంటే అప్పుడు ట్రైన్ రిజర్వేషన్ అవ్వట్లేదు మేడం మరి అందుకే కదా మిగిలిన టైం వస్తుంది కదా మేడం స్కూలుకి ఈ వారం రోజులే కదా మ్యామ్ సరే మేడం పంపిస్తాం అండి అంటే మరి ఈ వారం రోజులు అంటే మరి తీర్థయాత్రలు తీసుకెళ్ళేది పిల్లలు మొక్కుబళ్ళు కోసమే కదండి మరి మొక్కుబళ్ళుకి మళ్ళీ మరి అందుకే మేడం తీసుకెళ్ళి లీవ్ లెటర్ అంటే మరి మా వీధిలో పిల్లలు ఎవరు లేరండి మరి మీకు పంపించడానికి మరి మొబైల్ అంటే మరి మేము అంత తెలియదు కదండి మాకు ఏదో పిల్లల్ని చదివించుకుంటున్నాం అంతవరకే కదండి అలాగే మేడం అంటే పంపిస్తాం లెండి ఇదిగో తీర్థయాత్రలు అయిపోతే ఇదిగో మళ్ళీ రెగ్యులర్గా వస్తాడండి కాకపోతే అప్పుడప్పుడు హెల్త్ బాగుండకపోతే లీవ్ పెడతాడు కానీ ఓకే ఓకే మ్యామ్ సరే మేడం సరే మ్యామ్ ఉంటా మేడం